ఏమ్మా దుర్గమ్మా ఎలాగున్నావు బాగున్నామండి ఏంటి స్థలం యొక్క అద్దె కట్టట్లేదు మరి ఎంత సే ఎన్ని రోజులని ఆగాలి అలాగా మరి వడ్డీ వెసుకోవాల్సి వస్తుంది నేను మరి లేదంటే చెప్పు నీకు కుదరదు కాదు కూడదు అంటే ఇంకెవరికైనా ఇచ్చుకుంటాను పోనీ మరి అన్ని రోజులు ఆపితే మరి నాకు ఇబ్బందే కదా అలా కాదమ్మా మరి నువ్వు నాకు ఇస్తేనే కదా నాకూ రోజు గడిచేది నువ్వు మరి ఇవ్వకపోతే ఎలాగా

మరి చూడు మరీ ఏదో ఒక విధంగా నువ్వు అలా అలా అంటు రోజులు గడిపేస్తున్నావు నీ వల్ల కాదు నేను కట్టుకోలేను అంటే కనుక నేనెవరికైనా ఇచ్చుకోవడానికి చూస్తాను స్థలం అలాగ ఖాళీగా ఉండడం బాగుండదు కదా మరి వచ్చి ఏమైనా పోనీ దాన్ని శుభ్రం చేసుకుని అది ఇది చేసుకుందాము అన్నా పర్వాలేదు దాన్నేమో అలాగే వదిలేసావు కదా నువ్వు చేసుకుని నాకు డబ్బులు కూడా మరి చూడు మరి మర్చిపోకు నువ్వు అప్పు చేసి ఇస్తావో మరి ఇంకో ఇంకో విధంగా ఇస్తావో తెలీదు కానీ నాకు డబ్బులైతే ఇవ్వాలి మరి మిగతా ఏమైనా ఖర్చులు అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు తరువాత చూసుకో ముందర మాత్రం నాకు డబ్బులు ఇవ్వు చూస్తాను ఒకవేళ ఇవ్వకపోతే కనుక నేను ఎవరికైనా ఇచ్చేసుకుంటాను ఇంక ఏదో తెలిసిన దానివి మంచిదానివి అని చెప్పి నేను నీకిచ్చాను సరే అయితే వెళ్ళి వస్తాను అయితే